సంస్కృతిని కాపాడుకోవడం మరియు సంస్కృతిని భద్రపరచుకోవడం అన్న రెండు భావాలు చాలా కీలకమైనవి ప్రత్యేకంగా మన సాంప్రదాయాలు భాషలు కళలు మరియు సాంప్రదాయాలు అతి ముఖ్యమైన ముఖ్యమైనవిగా ఉంటాయి ఒకటి సంస్కృతిని కాపాడుకోవడం సంస్కృతిని కాపాడుకోవడం అంటే మన సాంప్రదాయాలు విలువలు భాష కళలు మతపరమైన ఆచారాలు పండగలు మరియు కథలు తదితర వాటిని తరతరాలుగా కాపాడుకోవడం ఈ ప్రక్రియలు ప్రాచీన సాంప్రదాయాలను సంస్కృతిని ఆధునిక ప్రపంచంలో కూడా కాపాడుకోవడం వాటిని తదుపరి తరాలకు చేరవేయడం ముఖ్యమైనది సంస్కృతిని కాపాడుకోవడం ఎందుకు ముఖ్యం అంటే ప్రపంచం మరియు గర్వం సంస్కృతి మనకెంతో గుర్తింపు గర్వం ఇస్తుంది మన సంస్కృతిని కాపాడుకోవటం అంటే మన సమాజం మన విలువలు మన పూర్వీకుల ఆచారాలను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది భూతకాలంలో నైపుణ్యం మన పూర్వీకుల నుంచి వచ్చిన మనకు చేరిన సాంప్రదాయాలు జ్ఞానం మరియు అర్థం మనకు అతిపెద్ద వరం వాటిని కాపాడుకోవడం అంటే భవిష్యత్తుకు కూడా మార్గ నిర్దేశం చేయవచ్చు సాంస్కృతిక కష్ట కనిష్టత ప్రజలు తమ సాంప్రదాయాలను పాటించడంలో సహకరించకపోతే అది సమాజంలో నిసందేహత మరియు విప్పులు పట్టించవచ్చు కాబట్టి సంస్కృతిని కాపాడుకోవడం సమాజానికి చాలా ముఖ్యం సమస్యలు మరియు స సవాళ్ళు ఆధునికత మరియు గ్లోబలైజేషన్ ఆధునిక జీవన శైలి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యమైన పశ్చిమ సంస్కృతులు స్థానిక సంప్రదాయాలకు హానికరంగా ఉండవచ్చు దీని వలన మన ఆచారాలు కొంతమేర నశించుకుపోవచ్చు తరం పేదలు కొత్త తరం పాత సంప్రదాయాలను కాపాడుకోవడం బాగా ఆసక్తి చూపడం లేదు దీని వలన మూలమైన ఆధారాలు భాషలు రీతులు నశించవచ్చు